షేక్ నాగుల్ వలి ఏనా మాట్లాడుతుంది నేను వన్ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను ఎస్ ఐని నిన్న రాత్రి గడియార స్తంభంలో ఒక దొంగతనం జరిగిందమ్మ దాంట్లో మాకు ఒకడు దొరికాడు రెండవవాడు సీ సీ కెమెరాలో నీలాగ కనిపిస్తున్నాడు ఒక్కసారి స్టేషన్కి వచ్చి పో అమ్మ నువ్వు నిన్న ఏడున్నర నుంచి ఎనిమిది గంటలలోపు జరిగిందమ్మ నువ్వు ఎక్కడ ఉన్నది నాకు తెలీదమ్మ నాకు మటికి సీ సీ టీ వీలో నీ ఫేస్లాగ కనబడుతుంది నువ్వు ఒక్కసారి స్టేషన్కి వచ్చి నిన్ను చేసేది ఏమి లేదు జస్ట్ ఒక ఎంక్వయిరీ కోసమే స్టేషన్కి వచ్చి కనబడి వెళ్లిపో చాలు

చీరాల వన్ టౌన్ పోలీసు స్టేషను తొందరగ రావాలి నువ్వు మళ్ళీ నీకోసం వైట్ చేసేది గీట్ చేసేది ఏమి ఉండదు ఒక దొంగ మా దగ్గర ఉన్నాడు అది నువ్వు ఎప్పుడైతే లేట్ చేస్తావో అప్పుడు నీ మీద కేస్ ఫైల్ అవుతుంది తొందరగా రా ఆ అది